గుడ్ నైట్ ఎప్పుడు దొంగతనం అండి నిన్న నైటా ఏ ఏరియా

మీరు భువనగిరిలొ ఉంటరా భువనగిరిలో దొంగతనం అయిందా వికారాబాద్లో దొంగతనం అయిందా భువనగిరిలో దొంగతనం అయింది ఏమేమి పోయినాయి దొంగతనం తులం బంగారమా డబ్బులు ఏమన్నా పోయినాయా చూసినారందరు అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పోయి నిన్న మొన్న నిన్న నైట్ టువెల్ తర్టీకా మరి మీరు ఇంత లేట్ కంప్లేయింట్ ఇస్తున్నారు ఎందుకు అంటే మరి డోర్ ఓపెన్ డోర్ ఎట్లా ఓపెన్ చేసినారు డోర్ ఎట్లా ఓపెన్ చేసినారు అని అడిగినా నేను మెయిన్ డోర్ మీ వాళ్ళు ఇంట్లో ఎవ్వరు లేకుండెనా దొంగతనం అయినప్పుడు మరి మెయిన్ డోర్ ఎట్లా తాళం తాళం ఎట్లా తీసినారూ మెయిన్ డోర్కి బీరువా తాళమే బల్ దొంగలు రావాలి అంటే మెయిన్ డోర్లొకే నుంచే రావాలి గదా

మరి ఇంటి తాళం ఇంటి తాళం పోయిందని వాళ్ళ అని డౌట్ రాలేదా సరే సరే మేము వస్తున్నం వచ్చిన తర్వాత మాట్లాడుదాం